హలో చెప్పండి గుడ్ మార్నింగ్ చెప్పు బాబు ఓకే ఏ టైంలో అవునా ఏ ఇయర్ నువ్వు ఫస్ట్ ఇయరా అక్కడ ఎవరు ఎవరు ఉన్నారు క్యాంటీన్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఓకే నేను సీసీ టీవీ చూస్తాను ఒక నిమిషం అట్లనే ఉండు చూడండి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చినారా ఇందులో ఉన్నవాళ్ళు ఓకే నేను ఆ క్లాస్ లీడర్కి నేను మెసేజ్ చేసినా ఎవరికైనా కనిపించిందేమో అడగమని చెప్పి ఓకే ఓకే ఓకే ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా అందులో క్యాష్ కానీ క ఏ కలర్ మరి పర్పుల్ కలర్ ఓకే వాచ్మెన్కి కూడా చెప్పినా స్లీపర్స్ ఉంటారు కదా అందులో చూడమని చెప్పినా నార్మల్గా మన కాలేజీలో ఏందంటే ఏవైనా మిగిలిన ఎక్కడైనా దొరికినా కూడా ఒక బాక్స్లో పెడతారు ఊడ్చితే

నిన్నే కదా పోయింది ఓకే ఓకే నేను చెప్పినా నిన్న వచ్చిన వాళ్ళు స్లీపర్స్ ఎవరు ఇవాళ రాలేదు సో ఇవాళ వచ్చి నేను అడిగితే ఇవాళ ఏం కనపడలేదు మాకు అన్నారు నిన్ననే ఊడ్చినారు కావచ్చు నేను అయితే వాచ్మెన్కి కూడా మెసేజ్ చేసినా వెళ్ళి చూస్తాను అన్నాడు అతను అదే సెకండ్ ఇయర్ వాళ్ళు మీ సీనియర్స్ కూర్చున్నారు కదా సెకండ్ ఇయర్ వాళ్ళు సీనియర్స్ అయితే ఎవరు తీయలేదంట వాళ్ళకి కనపడలేదంట అస్సలూ క్యాంటీన్లో పనిచేసే వాళ్ళు కూడా ఎవరూ తీయలేదు అంటున్నారు సో నేను వాళ్ళు ఎవరు తీయలేదంటా ఒకవేళ కనిపించినా చెప్తారు నాకు సో నీకు వాచ్మెన్కి అయితే పంపించినా అక్కడికి వెళ్ళి బాక్స్లో చూస్తున్నాడు అంట ఒక నిమిషం అట్లనే ఉండు పర్స్ ఉన్నది దాంట్లో ఏటీఎం అన్నావు కదా ఓకే తనకి దొరికింది అంట దాంట్లోనే ఉందట ఏటీఎం ఉంది ఐడి కార్డ్ ఉన్నది టూ థౌజండ్ ఉన్నది అంటున్నాడు క్యాష్ ఇంకా ఉన్నాయా మరి ప్రజెంట్ అయితే అవే ఉన్నాయని చెప్తున్నాడు ఓకే ఓకే వెళ్ళి తన దగ్గర పిక్ చేసుకోండి మీరు మళ్ళీ పోకుండా జాగ్రత్తగా చూసుకోండి ఓకే బాబు